నాకు భక్తి పాటల గాయకుల్లో లతా మంగేశ్వర్ గారు అంటే ఇష్టం లతా మంగేశ్వర్ భారతీయ సంగీత రంగంలో ఒక అద్భుతమైన గాయని ఆమె భారతీయ సినీ సంగీతంలో సుమారు ఏడు దశాబ్దాలు తన సంగీతాన్ని ప్రజలకు అందించారు లతా మంగేశ్వర్ గారు ప్రాముఖ్యంగా హిందీ మరాఠీ బెంగాలీ గుజరాతి తమిళం తెలుగు కన్నడ ఉర్దూ పంజాబీ వంటి భాషల్లో పాటలు పాడారు ఆమె పాటలు భావోద్వేగం మరియు శరీర శక్తి ద్వారా ప్రతి హృదయాన్ని అల్లిన వారిగా గుర్తింపబడ్డారు ఆమె పుట్టిన తేది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లతా మంగేశ్వర్ గారి పాటలు ప్రతి భారతీయ చిత్ర సంగీతంలో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందాయి ఆమె చాలా శాస్త్రీయ భక్తి సంగీతాలను కూడా పాడారు లతా మంగేశ్వర్ గారు పాడిన కొన్ని ప్రసిద్ధ పాటలు మందిరాల నందన ఈ పాట ఒక మహాత్వ కృష్ణ భక్తి పాట ఓసుమన్ సుభద్ర గంగా పాట నమోనామి భక్తిపదాల ఇది శివభక్తి పాట శివ శంభు ఇది శివ మహిమ గురించి పాడిన ఒక ప్రసిద్ధ భక్తి పాట లతా మంగేశ్వర్ గారు పాటలు పాడే పద్ధతి అత్యంత వివక్షమైనది ఆమెగాత్రం శుద్ధమైనది శాస్త్రీయ రాగాలు స్వరం నిర్వాహణ మరియు పద్ధతితో మరొక లెవెల్లో ఉన్నది ఆమె పాటలు పాడే శైలి చాలా మధురముగా ఉండగా ఆమె వినయాన్ని పాటల్లో ప్రతిబింబిస్తూ అనేక వివిధ మూడలతో పాటు పాటలు పాడారు అలాగే ఆమె గాత్రంలో సరళత మాధుర్యంతో పాటలు పాడడం చాలా ప్రత్యేకం లతా మంగేశ్వర్ గారి గానం మిక్సింగ్ హార్మనీ మరియు శ్రద్ధ గురించి తెలుసుకోవడంలో ప్రత్యేకం ఆమె భక్తి పాటలు సాధారణంగా భారతీయ శాస్త్రీయ సంగీతం హిందీ భక్తి సంప్రదాయాలు మరాఠీ సంగీత మరియు ఇతర భారతీయ సంగీత పద్ధతుల్లో కూడా పాడారు ఈమె పాటలు వింటే మనసుకి ఎంతో హాయిగా తేలికగా ఉంటుంది అందుకే ప్రజలు ఈమె పాటలు వినడానికి చాలా ఆసక్తిని చూపిస్తారు